మాట్లాడాడు కేశవ్ బాగున్నావా మా ఊళ్ళో రెండు వేల ఏడు వందల యాభై రూపాయిలు పెన్షన్ ఇస్తారు మాకు ఎంతో సహాయపడినారు రాష్ట్రం రాష్ట్రంలో

సరే

ఈ ప్రభుత్వము మనకు ఎంతో సహాయపడినారు ఇంత ఇంత డబ్బులు ఎప్పుడు లేదు రెండు వందల ఏడు వందల యాభై రూపాయిలు ఎప్పుడు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము వచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక పర్వాలేదు బాగా ఉంది మేము దాన్ని చూసి మేము ఖర్చులకు పెట్టుకుంటాము సరి చేసుకుంటాము అంతా బాగా అంతా బాగా పడుకుంటాము పర్వాలేదు అందరికి మంచిది చేస్తున్నారు